మా ప్రాంతంలో చాలా మైదానంలో క్రీడ మైదానాలు పార్కులు ఎగ్జిబిషన్లు గ్రౌండ్లు సర్కస్లు లే వచ్చి మేము ఉదయం లెగ్గానే రన్నింగ్ వెళ్ళిన తర్వాత వచ్చిన తర్వాత గ్రౌండ్ లోనే ఎ ఎక్సర్సైజ్ వంటివి చేసిన తర్వాత మళ్ళీ సాయంత్రం అక్కడ క్రికెట్ లో క్రికెట్ వాలీ బాల్ ఫుట్ బాల్ కబడ్డీ కోకో చాలా చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ అందరూ ఉంటారు ఈ ఈ యొక్క ప్రాంగణం క్రికెట్ ఒక గ్రౌండ్ ఉంటుంది అక్కడ కోచ్ ఉంటారు అలాగే వాలీ బాల్ కి ఒక కోచ్ అలాగే కబడ్డీకి ఒక కోచ్ టెన్నిస్ కి ఒక కోచ్ బ్యాట్మెంటన్ కి ఒక కోచ్ అలాగే చాలా రకాల కోచ్లు వేరువేరుగా ఉంటారు పెద్ద వాళ్ళు కూడా వాకింగ్లు వాకింగ్ లకి రన్నింగ్ లకి ఇలా వస్తూ ఉంటారు అలాగే డిఫెన్స్ గట్టు కోచింగ్లు ఇస్తారు రన్నింగ్లు డీల్ మాస్టర్లు పిఈటిలు ఉంటారు అలాగే దగ్గర్లో మళ్ళీ సాయంత్రం పూట నైట్ చోట కొత్తగా సినిమాలు ఇవి కొత్త కొత్త సినిమాలు ఇవి రిలీజ్ అయినప్పుడు వెళ్తాం అలాగే పార్కులు సాయంత్రం చిన్నపిల్లలు తీసుకొని పార్కు లకు వెళ్ళి చుట్టుపక్కల అక్కడ మొక్కలు అక్కడ వాటర్ ఫాల్స్ ఆ పచ్చని గాలి ఆక్సిజన్ ఏం మనసుకు ప్రశాంతంగా ఉంటుంది అలాగే అప్పుడప్పుడు ఆ క్రీడా ప్రాంగాణంలో ప్రవచనాలు గాని దేవుడు భక్తి గీతాలు గాని సర్కస్లు గాని డ్యాన్సులు గాని అలాగే కల్చరల్ యాక్టివిసెస్ అని జరుగుతుంటాయి ఇలానే ఉత్సానందంగా అవుతుంది అలాగే స్కూల్ స్కూల్ లల్లో గాని కాలేజ్ లలో కానీ అలాగే స్టే స్టేడియంస్ లోన ఫె ఫె ఫేర్వల్ పార్టీలు యాన్యువల్ సెలబ్రేషన్స్ అలానే జరుగుతాయి లేదంటే సెలబ్రెటీలు స్టార్లు ఎవరైనా వచ్చినా లేదంటే అక్కడ డీ డీలెన్త్ ప్రోగ్రామ్స్ లేదాఏదైతే ఇలా రకాల సెలబ్రిటీలు అలాగే క్రీడా స్టార్లు గాని లేదా సినిమా స్టార్లు గాని ఇలాగే స్పోర్ట్స్ ఇలానే జరుగుతాయి అలాగే బాల్ మెట్ టెన్నిస్ అగ్రిస్మెట్లు కానీ లేకపోతే ఛాంపియన్స్ క్రికెట్ టోర్నమెంట్స్ కానీ వాలి బాల్ టోర్నమెంట్ కానీ కబడ్డీ టోర్నమెంట్ కానీ ఇలా చాలా రకరకాల టోర్నమెంట్లు అయినప్పుడు కూడా చాలా ఆనందంగా ఉంటుంది అనేక రకరకాల మ్యాజిక్ షోలు కానీ ఎన ఎన ఎగ్జిబిషన్లు కానీ సర్కస్లు కానీ ఇలా జరుగుతుంటాయి అవి చూడ్డానికి చాలామంది ప్రజలు వస్తారు ఎక్కువమంది ప్రేక్షకులు ఉంటారు అలా చాలా ఆనందంగా ఉంటుంది మరియు వారా వారానికి పండగుంది దసరాకి కానీ సంక్రాంతి ఉత్సవాలు స్త్రీలకు ప్రతి ముగ్గుల పోటీలు కానీ రకరకాల కల్చ కల్చరల్ యాక్టివిటీస్ కానీ డ్యాన్సులు గాని భరతనాట్యం కూచిపూడి అలాగే రకరకాల వేషధారణలు వేస్తారు అలాగే రకరకాల పూ భ భక్తి గీతాలు పూజ కార్యక్రమాలు లే రధమనోత్సవాలు సినిమనోత్సవాలు ఇలాగ చేస్తారు అలాగే పిడత కొట్టడం ఇలాగే శ్రీకృష్ణ వేషంకి చాలా ఉత్సవాలు ఉంటాయి అలాగే మె మెయిన్ గా ఏ పండుగలు ఉత్సవాలు వచ్చిన పెట్టడము రకరకాల సాంస్కృతిక ఉద్యాలు భరతనాట్యము లేదంటే సర్కస్లు కానీ లేకపోతే డీజేలు కానీ డ్యాన్సులు కానీ బుర్రకథలు కానీ హరికథలు రకరకాల ముసలి నుంచి పెద్ద వాళ్ళకు యూ యూత్ కు పిల్లలకు అందరికీ రకరకాల ప్రోగ్రామ్స్ కల్టివేట్లు చేస్తూ చాలా ఆనందంగా ఎన్సిసికి ఎన్సికి ఎన్సిసి వాళ్ళకి ప్రత్యేకించి గ్రౌండ్ ఉంటుంది మరి దానికి కానిస్టేబుల్ కి ఎస్ఏలకి వాళ్ళకి ప్రత్యేకించి డిఫెన్స్ ఆర్మీ వాళ్ళకి బీటు కానిస్టేబుల్స్ వాళ్ళకి ప్రత్యేకించి గ్రౌండ్ ప్రత్యేకంగా అన్ని కళాశాల ఏర్పాటు చేసి కలిసి టొర్లమెంట్ పెట్టుకోవడం లేదా రకరకాల రన్నింగ్ పోటీలు లాంగ్ జంప్ హై జంప్ పోటీలు రకాలుగా చదరంగము చెస్ బోర్డ్ రకరకాల పోటీలు కూడా పెట్టుకుని ఎల్లప్పుడూ ఉత్సవాలు రకరకాల ఆనందంగా అన్ని ప్రకారంగా ఉత్సవా అన్ని ప్రకారంగా సంతోషంగా రకరకాల క్రీడలు క్రీడలు సమయస్ఫూర్తిని పెంచడానికి రకరకాల ఉత్సవాలు చేస్తూ ఉంటారు